సుదీర్ఘమైన సమాధాన స్క్రిప్ట్ ప్రశ్న కొన్నిసార్లు మీరు వల ద్వారా చేపలు పట్టేటప్పుడు చేపలు కాకుండా ఇతర జలచరాలను పట్టుకుంటారు మీరు ఎలాంటి ఇతర జీవులను పట్టుకుంటారు అవును వాళ్ల ద్వారా చేపలు పట్టేటప్పుడు అనుకోకుండా చేపలు కాకుండా అనేక రకాల జలచరాలను కూడా పట్టుకోవడం జరుగుతుంది ఇది మత్సకారుల అనుభవంలో ఒక సాధారణ విషయం దీన్ని బైక్యాచ్ అంటారు బైక్యాచ్ అనేది వలలో అనుకోకుండా చిక్కిన చేపలు కాకపోయిన ఇతర జలజీవులు లేదా సముద్రజీవుళు ఈ సందర్భంలో పట్టుకునే ఇతర జీవులు అనేక రకాలుగా ఉంటాయి చషంకాల జాతులు శుద్ధంగా చేపలు వేటకి వెళ్ళినప్పుడు కూడా కొన్నిసార్లు శంఖలు యొక్క జొన్నల వంటి కఠిన బాహ్యం కలిగిన జీవులు వలలో చెక్కుతాయి ఇవి ప్రధానంగా కంగారంగా ముత్యాలు గులికలు చిన్న శంఖులు జల్లెలు కాల జంతువులు చూడు జీవిలు ఈ వర్గానికి చెందిన జీవులు కూడా వలలో చిక్కడం జరుగుతాయి ఉదాహరణకి ఆక్టోఫాస్ స్పీడ్ కట్లాఫీస్ ఈ జీవులు ఎక్కువగా సముద్రపు లోతులల్లో ఉంటాయి కానీ చేపల వేటలో గట్టిగా వెయ్యబడిన వలలో చిక్కుతుంటాయి నుురగ జాతులు కొన్నిసార్లు సరస్సులు నదులలో చేపలు పట్టేటప్పుడు గబ్బిలాలు పాములు కొండ చిలువలు వంటి జీవులు కూడా వలలో చిక్కుతాయి ఈ జీవులు చాలా అపాయకరంగా ఉండవచ్చు అందువల్ల మత్స కారులు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి